మేడం రమ్య రెసిడెన్షియలండి మేడం మేము ఇలాగా మేము చెన్నైలో ఉంటాం మేడం మేము మేము ఇప్పుడు మేము ఇక్కడ రావడానికి ఇప్పుడు కాకినాడ ఆంధ్రప్రదేశ్ రావాలనుకుంటున్నాము మేము ప్రజెంట్ అయితే అంటే మేము కాకినాడలో దిగుతాము మేము మాకు మామూలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా వస్తే తిప్పడానికి ఎంత అవుతుంది మామూలుగా ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా మేడం మేడం మేము సిక్స్ మెంబర్స్ వరకు వస్తాం మేడం మేము లేదు మేడం మేము డాడీ ఇక్కడ ఉంటారు మేము కాకినాడ వచ్చేస్తాము మేడం మేము మేము కాకినాడ వచ్చాక మమ్మల్ని అక్కడ నుంచి ఏ ప్లేసెస్ అయితే బాగుంటాయో మొత్తం ఆ ప్లేసెస్ టెంపుల్స్ తిప్పాలి మేడం మీరు ట్వెల్వ్ డేస్ ఉంటాం మేడం అవును మేడం ఓకే మేడం ఓకే అంటే మామూలుగా ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది తిరగడానికి ఎంత సేపు అవుతుంది మేడం అంటే ఫేమస్ టెంపుల్స్కి ఆ కొన్ని కొన్ని ఊర్లు చూడడానికి ఎంత అవుతుంది ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే నండి ఓకే మేడం ఓకే మేడం మేము మా డీటెయిల్స్ అన్ని మీకు పంపుతాం మేడం మేము ఓకే మేడం అంటే మేము నెక్స్ట్ మంత్ ఈ మంత్ టెంత్న వస్తాం మేడం మళ్లీ మేము ట్వంటీ ఫోర్త్న వెళ్ళిపోతాం మేడం ఓ టెన్ డేస్ షెడ్యూల్ మేడం అవును మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం